హలో సార్ నమస్తే సార్ ఎవరు సార్ మాట్లాడేది

మీ పేరేంటి సార్ ఎక్కడనుంచి సర్ మాట్లాడుతున్నారు చెప్పండి సార్ ఇప్పుడు కొంచెం రష్ ఉండడం వల్ల లేటయింది సార్ ఏమేమి ఇచ్చారు సార్ మీరు ఎన్ని రోజులు క్రితం సార్ మీరు డేట్ చెప్పండి సార్ ఒకసారి ఆ చూద్దాం కదా సార్ చూసి ఇస్తాం సార్ మేము ఒకసారి షాపుకి రండి సార్ మీరు ఇప్పుడు కాదండి సార్ ఇప్పుడు ఇప్పుడు కాాదు పొద్దున్న రండి సార్ డబ్బులు కొడతాను తీసుకోండి సార్